కోనసీమ జిల్లాలో ప్రధాన వినోద కార్యకలాపాలు మరియు ఎంపికలు కోనసీమ జిల్లాలో అనేక అందమైన పార్కులు ఉన్నాయి వీటిలో శ్రీకృష్ణ మరియు రాధా స్తూపాలు ఉన్నా రామచంద్రపురంలోని శ్రీకృష్ణరాజ్యం పార్క్ రాజమండ్రిలోని భవన ఐలాండ్ పార్క్ మరియు పిల్లల కోసం అనేక ఆకర్షణతో కూడిన పిల్లల పార్కులు భద్రాచలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి బాలబాలాయం కోనసీమ జిల్లాలోని అనేక క్రీడ సౌకర్యాలు ఉన్నాయి వీటిలో అట్లాంటిక్ ఫుట్బాల్ మైదానం క్రికెట్ మైదానం మరియు టేన్నిస్ కోర్టులు ఉన్నాయి ఈ సౌకర్యాలు ఉచితంగా లేదా చిన్న రుసుముతో ఉపయోగించవచ్చు కోనసీమ జిల్లాలోని అనేక రంగ రంగస్థలాలు ఉన్నాయి వీటిలో నాటకాలు మరియు సినిమా ప్రదర్శనలు ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతుంటాయి ఈ రంగస్థలాలకు ప్రవేశం సాధారణంగా రుసుముతో ఉంటుంది కోనసీమ జిల్లాలో అనేక సంస్కృతిక కార్యకలాపాలు జరుగుతాయి వీటిలో సంగీతగా కచేరీలు నాటకాలు మరియు సంస్కృతి పరమైన ప్రదర్శనలు ఉన్నాయి ఈ కార్యకలాపాలు ప్రవేశం సాధారణ రుసుముతో ఉంటుంది కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రసిద్ధి వినోద కార్యకలాపాలు ఏమిటంటే సినిమా థియేటర్లు కోనసీమ జిల్లాలోని అనేక సినిమా థియేటర్లు ఉన్నాయి వీటిలో చేకట్టు సినిమా విజయ కృష్ణ థియేటర్ వల్లూరి మరియు రాజమండ్రిలోని శ్రీకృష్ణ థియేటర్ ఉన్నాయి సినిమా టిక్కెట్ ధర ఒక సినిమా నుండి మరొక సినిమాకు మారుతుంది క్రీడ మైదానాలు కోనసీమ జిల్లాలో అనేక క్రీడ మైదానాలు ఉన్నాయి